నేను కొన్ని రోజుల క్రితం ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుకున్నాను అంటే అవి ఎలా ఉన్నాయంటే నేను రౌండ్ మోడల్ ఆర్డర్ చేసుకుంటే అవి అలా వచ్చాయి కొంచెం జాలు టైప్లో వచ్చాయి అది కూడా ఎవరో వాడేసిన పడేసిన దానిలాగా ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ అయితే అవి నాకు చాలా అస్సలు నచ్చలేదు దానివల్ల ఏంటంటే ఆ పూసలు కూడా ఊడిపోయాయి ఆ వెనుకాల పెట్టుకునేది కూడా ఊడిపోయింది ఊడిపోయేసరికి చాలా చిరాకు వచ్చింది ఆ ఇయర్ రింగ్స్ ఏంటి ఇలాగ ఆర్డర్ చేసుకున్నాను అని అవి నాకు చాలా అస్సలు నచ్చలేదు దానివల్ల ఏంటంటే ఆ పూసలు కూడా ఊడిపోయాయి ఆ వెనుక అట్లా పెట్టుకునేది కూడా ఊడిపోయింది ఊడిపోయేసరికి చాలా చిరాకు వచ్చింది ఆ ఇయర్ రింగ్స్ ఏంటి ఇలాగ ఆర్డర్ చేసుకున్నాను అని ఆ తర్వాత రౌండ్ షేప్ నేను ఆ ఫోన్లో చూసింది ఒకలాగా ఉంది బయట వచ్చింది ఒకలాగా ఉంది నాకు చాలా చిరాకు వచ్చింది అది చూడగానే మరెందుకో అలాంటి ప్రోడక్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారో తెలియదు మళ్ళీ నేను వెనక్కి పెట్టేస్తాను ప్రోడక్ట్ అనేది పెట్టేస్తే వాళ్ళు తీసుకున్నారు మళ్ళీ నాకు సేమ్ ఇయర్ రింగ్స్ పంపిద్దామని ఇంకా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా కాని పంపిద్దాం అనుకున్నారేమో మరి పంపించలేదు దానివల్ల ఇంకా నేను చిరాకు వచ్చి నేను ఇంకా ఆర్డర్ పెట్టుకోవడం మానేసాను ఇయర్ రింగ్స్ అవి